నేను మా అమ్మగారికి బహుమతిగా గద్య పద్యాలను రాశాను అది తమ వారికి ఎంతగానో నచ్చింది వారు నన్ను చిన్నప్పటినుంచి చూసుకున్న తీరుని వారు నా మీద చూపించిన ప్రేమని వెళ్ళు పరిచేలాగా వెల్లువించేలాగా ఆ పద్యాన్ని రాశాను అది ఆవిడ చూసి ఎంతగానో ఆనందపడి నన్ను మంచిగా ప్రశంసించింది ది దానివల్ల నేను ఎంతో ఆనందాన్ని పొందాను ఆ పద్యాలను ఇంకొంచెం బాగా రాయడానికి ప్రయత్నించి వాటిని రాసిన వాటిని ఆవిడకి చదివి వినిపించి వాటిని పొందుపరుస్తూ ఉండేదాన్ని ఇది భాష పద్య లోని నైపుణ్యాన్ని కూడా పెంచడానికి ఎంతగానో దోహదపడింది ఈ పద్యాన్ని ఈ పద్యాలను ఇలా రాయడం వలన ఆవిడ నా పట్ల ఎంతగానో ఇష్టం అలాగే ప్రేమ ఇంకొంచెం పెరుగుతూ ఆవిడ దాన్ని నా ప్రేమను కూడా చవిచూసి అవకాశం కలిగించే దాన్ని